ఈ కాకినాడ జిల్లాలో అయితే చాలావరకు ఏంటంటే ప్రభుత్వంకి సంబంధించిన పథకాలు ఈ స్థానిక ప్రభుత్వ యత్నాలు కూడా ఎన్నో విధాలుగా అయితే అమలు లోకి జరగడం జరుగుతుందండి వీట్లి వల్ల ఏంటంటే ప్రజలకు కూడా ఎంతో అభివృద్ది అనేది జరుగుతుంది ఇలా రైతులు తీసుకున్నాఒక పక్కన పేదవాడిని తీసుకున్నా సరే ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక ఉపాధి అంటే ఒక ధైర్యం అనేది వీళ్ళకి సంభవిస్తుందండి అలాగే కాకుండా నిరుద్యోగులను ఉద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి కొన్ని సంస్థలు అయితే ఈ కాకినాడ జిల్లాలో అయితే కల్పించడం జరుగుతుంది వాటివల్ల ఏంటంటే విద్యార్ధులు కూడా ఏంటంటే ఒక నమ్మకం వాళ్ళు అలాగే ఈ విద్యా దీవెన వసతి దీవెన ఇటువంటి కార్యకలాపాల వల్ల కూడా ఏంటంటే ఒక పేద విద్యార్ధి కూడా ఒక మంచి తనకి నచ్చిన చదువునైతే చదువుకోవడానికి అయితే ఈ అవకాశాలు అనేవి ఏంటంటే ప్రభుత్వ కార్యకలాపాలవల్ల అందుబడుతూ ఈ ఈ విద్యార్థులకు అయితే అందబడతున్నాయి అని చెప్పగలం అండి